సార్ చెప్పండి ఎవరు చెప్పండి సార్ చెప్పండి సార్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఉన్నాయి సార్ ఇంకొక వారం రోజులు ఫిఫ్టీన్ డేస్ అట్ల సరిపోయే అన్ని మాత్రం ఉన్నాయి సార్ ఒకవేళ కావాలంటే తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతది సార్ కాకపోతే దాని ప్రైస్ దానికి సంభందించిన ప్రైస్ కొంచెం ఏదన్నా మనకు మాకు ఇప్పుడు వేయడం వల్ల ఏమైనా తక్కువ చేస్తారా అని ఓకే సార్ తక్కువ ఓకే ఓకే సార్ కొద్దిగా కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం దాని బట్టి మీరు కొద్దిగా మాకు దాని ప్రైస్ తగ్గించేదుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటేనే మళ్ళీ మాకు కావాలనుకున్నప్పుడు మీ మీ దగ్గరికే వస్తాం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాం ఎప్పుడు ప్రతీ సారి మీ దగ్గరనే తీసుకుంటాం

ఓకే సార్ మీరు మీరు వాటిని ప్రైస్లు మాకు అందుబాటులో ఉంచితే కచ్చితంగా ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం కీమోథెరపీ డ్రగ్స్కి సంబంధించినవి సంబంధించిన ప్రైస్ మీరు ఎంత తక్కువ చేస్తే మేము అంత ఎక్కువ తీసుకుంటాం ఓకే రండి ఓకే